సార్ స్టేషన్ సార్ నేను విజయవాడ వెళ్తునప్పుడు నా బ్యాగ్గు పోయింది సార్ బస్సులో కంప్లయింట్ ఇచ్చినాను సార్ కంప్లయింట్ ఇచ్చాను సార్ బస్సులో వెళ్తున్నపుడు బ్యాగ్గు పోయింది సార్ విజయవాడ వెళ్తున్నపుడు బస్సులో వెళ్తున్నపుడు బ్యాగ్గు పోయింది సార్ కంప్లయింట్ ఇచ్చాను సార్ ఇచ్చాను సార్ సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ సార్ నాకు కొంచెం దాంట్లో ఇంపార్టంట్ అయిన వస్తువులు ఉన్నాయి సార్ సర్టిఫికేట్స్ నా లైఫ్కి సంబంధించిన మొత్తం దానిలో ఉన్నాయి సార్ నా సర్టిఫికేట్స్ బయోడేటా మొత్తం దానిలోనే ఉన్నాయి సార్

ఇప్పుడు నేను జాబ్ చేయాలన్న కానీ నాకు సర్టిఫికేట్స్ కావాలి సార్ దాంట్లోనే ఉన్నాయి సార్ మొత్తం సార్

సార్ సార్ సార్ నాకు చాలా ఇంపార్టంట్ సార్ అవి సార్ ఏదో ఎప్పటిలోగా ఇస్తారు సార్ మీరు చాలా ఇంపార్టంట్ సార్ నాకు అవి సరే సార్ నమస్తే సార్ కొంచెం చూడండి సార్